మా ఊర్లో ప్రచార దుకాణాలు ఎక్కువగానే ఉంటాయి కానీ మా ప్రచార దుకాణంలో బియ్యం పప్పులు ఉప్పులు పంచదార చింతపండు పసుపు కారం మంచినూనె అన్నీ దొరుకుతాయి కానీ

పద్దు రాసిన తరువాత బిల్లు చెల్లిస్తాము